రోజు మా ఆహారంలో సమపాళలలో కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ ఇచ్చే పదార్థాలు ఉండేట్టుగా చూసుకుంటాం మా ఇంటి దగ్గర ఒక సేంద్రీయ కూరగాయలు మరియు ధాన్యాలు అమ్మే ఒక ఒక కార్మ ఒక స్టోర్ ఉంది అన్నమాట అందులోంచి తీసుకుంటాం రోజు కూడా ప్రతి ఏమైన కూర చేసిన ఇవన్నీ పదార్థాలు కొవ్వు ప్రోటీన్ ఈ పిండి పదార్థాలు ఉన్నాయా లేదా చూసుకుంటాం ఇవన్నీ లేవనుకోండి వీటితో ఉండేట్టుగా తయారు చేసుకున్నాక ఆహారాన్ని మేము తీసుకుంటాం